ప్రాముఖ్యంగా మేము పల్నాడు జిల్లా కారంపోటు ప్రాంతంలో ఉంటామండీ ఈ ప్రాంతంలో వీరుల గుడి ఉందండీ ఇక్కడ ఆయుధాలకి గుడిమాట ఆయుధాలనే పూజిస్తారు అనమాట వాటిని అందరూ పూజిస్తారు ఎందుకంటే పూర్వం జరిగిన యుద్దాల్లో మరణించిన సైనికులు ఉన్నారు కదండీ వారి ఆయుధాలని ఒక గుడి కింద కట్టే ఆ గుడిలో పెట్టి అందులోనే పూజిస్తా ఉంటారు ఇక్కడికి అనేకమంది భక్తులు వస్తారు చాలా మంది పెళ్ళి పెళ్ళి కానీ వారు పెళ్ళిళ్లలో వస్తారు కదా వారు ఇంకానే చాలామంది జాబ్ రాని వాళ్ళు జాబ్ వచ్చినవాళ్ళు వచ్చి మొక్కులు చెల్లిస్తా ఉంటారు అనమాట ఇక్కడ చాలామంది వచ్చి ఇదొక ఆచారం కింద జరుగుతుందనమాట ఆయుధాలకి పూజ చేయడం అనేది ఆయుధాలని పూజించడం అనేది ఇక్కడ ఆచారం కింద జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఏం పాటిస్తారు అంటే కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజులు ఇక్కడ జాతర అనేది ప్రారంభం అవుతుంది అండి ఈ ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగ కింద చేస్తారండి ఎందుకంటే ఇక్కడ ఐదు రోజుల్లో ఐదు పండుగలు ఒకటి వచ్చి మొదటి రోజు రాజిగం పెడతారు రెండో రోజు వచ్చి రాయబారం మూడో రోజు వచ్చి చాపకూడు నాలుగో రోజు వచ్చి కోడిపూరు ఐదో రోజు వచ్చి కల్లిపాడు ప్రముఖంగా చెప్పాలంటే చాపకూడు అంటే ఏంటంటే బ్రహ్మనాయుడు స్థాపించిన చాపకూడు అండీ అంటే అన్ని వర్గాలు ప్రజలు వచ్చి అందరూ సమానమే చెప్పి అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం అయితే చేస్తారండి అది మూడో రోజు చేస్తారు నాలుగో రోజు వచ్చి కూడిపోరు అంటే కోడిపందాలు అనమాట ఎందుకంటే మా పలనాడు జిల్లాలో కోడిపందాలు అనేవి చాలా ఫేమస్ అండీ ఇక్కడ కోడిపోరు అనే జరుగుతాది ఐదు కల్లిపాడు అంటే యుద్ధం చేసిన మన పూర్వికులు ఉన్నారు కదండీ వారు ఎట్టా రీతిగా అయితే యుద్ధాలు చేశారో ఆ యుద్ధాలో ప్రదర్శించిన ఆయుధాలు కట అవన్నీ ప్రదర్శనల కట్ట ఉంటాయి అండి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన ఘట్టంతో ఇక్కడ జరుగుతూ ఉంటాయి మాట జాతర అనేది అంకాలమ్మ తల్లి గుడి కూడా ఉంది ఇక్కడ అది కూడా చాలా ఫేమస్ కానీ చాలా బాగా జాతర అనేది జరిగితే ప్రతి ఒక్కరు ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి ఎందుకంటే పూర్వం జరిగిన యుద్దాల్లో అందరూ తుది శ్వాస విడిచినప్పుడు అందరూ పౌరుషం గడ్డ కింద పేరు వదింది పలనాడు జిల్లా అండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆయుధాలనే పూజిస్తారు ఇది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం